వ్యవసాయం అనేది మా పూర్వం నుంచి ఆచారం ఆచారకరమైన వృత్తి పూర్వము వ్యవసాయము కుటుంబాల మా తాతల నుంచి మా తాతయ్యల నుంచి మా నాన్నల నుంచి అందరు వ్యవసాయం చేస్తున్నారు పూర్వము అలాగే రకరకాల కురగాయలు పంటలు కాని వర్రి చేనుకి కాని జోనావులుగాని దుంపలుగని కని కందులు కాని పెసలు కాని మినుములు కాని నువ్వులు కాని అలాగే చాలా రకాలు పండించేవారు కాని అతర్వ అప్పుడు సహజమైన సేంద్రీయ ఎరువులు రసాయనాలు పెంపొందించారు అలాగే వాతావరణం పరిస్థితులు సకంగో సకాలంలో వర్షాలు పడేవి అలాగే బోరుబావులు నుంచి నో బోరు బావి నుంచి వాటర్ సప్లై సెవో నదుల నుంచి కాని చెరువుల నుంచి కాని కాలువుల నుంచి వాటర్ వచ్చేది ఈ రోజులో వ్యవసాయం అనేది అలగలగా అడుగంటికిపోతుంది ఎందుకంటే సకాలంలో వర్షాలు పడట్లేదు మరి రసాయనాలు వాడకం రసాయనాలు వాడకం పెరిగింది కెమికల్ ఫెర్టిలైజర్సు అలాగే యూసేజ్ అలాగే ఎక్కువ దిగుబడి ఈల్డింగ్ వేరైటీస్ హెచ్ఐవి యీల్డర్సు అలాగే ఎం ఎ ఎంఎస్ స్వామినాదం గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వతా ఎక్కువ దిగుబడి రావాలని అందరు కి వ్యవసాయం చేస్తున్నారు అలాగే సకాలంలో వర్షలు పడకపోవడం వల్ల వ్యవసాయ దిగుబడి తగ్గిపోతుంది నదులు కాని చెరువులకి కాని నిండకపోవడంతో వర్షం లేక రసాయనాలు వాడకము పురుగుల మందులు వాడకము పట్టిసెలు వలసా అలాగే రకరకాల వ్యాధులు వ్యాపడం వల్ల మనిషి యొక్క ఆయుష్షు తరిగిపోతుంది అలాగే ఎక్కువ ఎండల ఎండలు ఎక్కి పోవడము అలాగే చలులు మంచులు ఇలా పడటము మో మనిషి యొక్క ఆయుష్షు తగ్గిపోయి వ్యవసాయము చేయలేకపోతున్నారు అలాగే చదువుకునే సంఖ్య పెరిగిపోతుంది వ్యవసాయం చేసుకుని తగ్గిపోయి సరిపోతుంది అలాగే రైతు పండించిన పంటకు మద్దతు ధర లేకపోతుంది అలాగే సకాలంలో రైతులకి రుణాలు ఇవ్వట్లేదు సకాలంలో ఎరువులు ఇవ్వట్లేదు ఇలా చాలా రకమైన ప్రాబ్లమ్ ఎదురవుతున్నాయి అందుకే పిల్లలకి చా చదువుమీద స్రా శ్రద్ధగా చదువుకొని వ్యవసాయాన్ని తగ్గిస్తున్నారు ఇలా మా వృత్తిని అలాగ అడుగు అంటుకుపోతుంది